మా సంస్కృతిలో ప్రధాన వృత్తి వ్యవసాయం వ్యవసాయం చాలా పురాతనమైన వృత్తి అయినను చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త పనులకు అలవాటు పడి వ్యవసాయం నుంచి బయటకి వస్తున్నారు అప్పుడు ఉన్నంత ప్రత్యేకత ఇప్పుడు వ్యవసాయానికి లేదు అలాగే వ్యవసాయం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వేరే వృత్తులు ఉన్నా కూడా వ్యవసాయం లేకపోతే ప్రజలు జీవించలేరు ఎందుకంటే మనం తినే ఆహారం అయినను ఇంకా ఏ వస్తువైనను పండేది వ్యవసాయం ద్వారానే కాబట్టి వ్యవసాయంలో తక్కువ మంది ఉన్నను దానికి ఉండవలసిన ప్రత్యేకత దానికి ఉంటుంది అని నా స్వభావం అలాగే బయటకి ఎందుకు వస్తున్నారు అని అంటే వ్యవసాయం అనేది కష్టంతో కూడిన పని అలాగే ఫలితం గురించి మనం అంచనా వెయ్యలేము వస్తుందా రాదా అనేది అది ఒక ముఖ్యమైన అంశం వ్యవసాయం నుంచి రావడానికి అలాగే వ్యవసాయం అనేది కేవలం పల్లెటూరు ప్రాంతాలలో మాత్రమే చేయగలం దానివల్ల కూడా కొందరు వ్యవసాయం నుండి బయటికి వస్తున్నారు వేరే ఉద్యోగాలు చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే వ్యవసాయం అనేది పురాతనమైనది ఇప్పటికి కూడా చాలామంది వేరే వృత్తులకు లొంగిపోకుండా వ్యవసాయానికి కావలసిన ప్రత్యేకతను విస్తూ ఇస్తున్నారు వ్యవసాయం నే చేస్తూ వాళ్ళ రోజుని గడుపుతున్నారు వాళ్ళ వల్లనే మనకు ఇప్పటికి ఆహారం అనేది వస్తుంది పంటలు పండుతున్నాయి